నేను పుట్టింది తెలంగాణలో కాబట్టి నాకు తెలుగు చాలా మంచిగా వస్తది నేను తెలుగు ఎక్కడా నేర్చుకోలేదు పుట్టినప్పటి నుంచి నేను తెలుగే మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుగు చాలా బాగా వస్తుంది ఇంకా తెలుగు భాషలో ఎలా ఉంటుంది అంటే నేను తెలుగు మాట్లాడుతుంటే నాకు చాలా బాగా మంచిగా వినసొంపుగా అనిపిస్తుంది ఇంకా తెలుగు వాళ్ళకి చాలా మంచిగా అర్ధం అవుతుంది ఇంకా మేము తెలుగు తెలంగాణలో మంచిగా రాయగలుగుతాము మంచిగా ఏదైనా చెప్పగలుగుతాము తెలుగులో ఇంకా మాకు కాపిటిషన్స్లలో ఎలెక్టుషను ఇట్లా తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది అట్లా మేము తెలుగు భాషలో చాల బాగా మాట్లాడగలుగుతాము ఇంకా మేము ఏదైనా ప్రార్థన కానీ ఏదన్నా చెయ్యాలనుకున్నా కాని తెలుగు లోనే చేస్తాము మేము చాలా బాగా ప్రధాన చేస్తాము తెలుగులో ఇంకా నేను పుట్టింది తెలుగు మా అమ్మ మా అమ్మ వాళ్ళు పుట్టింది తెలుగు నా ఇంట్లో ప్రతి ఒక్కరు తెలుగే మాట్లాడతారు మేం ఉండే ఏరియాలో ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే కాబట్టి నాకు తెలుగు మంచిగా వస్తది కాబట్టి నాకు తెలుగు భాషలో ఇట్లాంటి అనుభవం ఉంది కాబట్టి నేను తెలుగు ఇట్లా నేర్చుకోగలిగాను నేను చిన్నప్పటి నుంచే తెలుగు వచ్చు కాబట్టి నేనెక్కడా నేర్చుకోలే పుట్టినప్పటి నుంచి నా మాతృ భాష తెలుగు ఏ కాబట్టి తెలుగు నాకు మంచి అనుభవం ఉంటుంది